హలో నమస్తే అండి ఇది సీజన్ ఫైవ్ రెస్టారెంట్ నేను నా స్విగ్గీలో నుంచి మీ రెస్టారెంట్కి ఫుడ్ ఆర్డర్ చేసాను అవి అందులో కొన్ని స్టాటర్స్ కూడా ఆర్డర్ చేసాను ఏమిటంటే చికెన్ లోలిపాప్స్ చికెన్ ఫ్రై చికెన్ పకోడీ అలాగే బిర్యానీ మొగలై ఒకటి మొగలై చికెన్ బిర్యానీ అలాగే మటన్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసాను మీ రెస్టారెంట్లో నేను వర్క్ చేస్తున్న ప్లేస్ నుంచి నేను కాకినాడకి రావాల్సి వచ్చింది ఎందుకంటే నేను చేస్తున్న కంపెనీలో కొంతమంది క్లయింట్స్తో మాట్లాడానికి కాకినాడ జిల్లాకి రావాల్సి వచ్చింది సో నేను నేను ఖర్చుపెట్టిన ప్రతీ ఒక్క రూపాయికి కూడా అదొక బిల్ రూపంలో నేను నా కంపెనీకి అనేవి ఇస్తే నాకు తిరిగి మళ్ళీ నాకు నా అకౌంట్లోకి డబ్బులు పడుతాయి అలాగే నేను కూడా మీ ఈ రిసిప్ట్ అనేది నేను మర్చిపోయాను నేను క్లయింట్స్తో మాట్లాడి వాళ్ళకి ఫుడ్ అన్నీ నేను అరెంజ్ చేసి నేను పే చేసేసి బిల్ కట్టడం అనేది మర్చిపోయాను సో మీ యొక్క ఆఫిసియల్ వెబ్ సైట్కి వెళ్ళి నేను ఆ ఫుడ్ ఆర్డర్ ఆ ఫుడ్ పెట్టిన ఆర్డర్ అనేది మొత్తం అక్కడ మెన్షన్ చేసాను నేను ఏ నేను ఏ టేబుల్ మీద కూర్చున్నానో కూడా నేను మెన్షన్ చేశాను మీ వెబ్సైట్కి వెళ్లి మీ ఆఫిసియల్ వెబ్సైట్కు వెళ్ళి నేను ఒక కోడ్ మీరు నాకు ఇచ్చిన ఒక నెంబర్ కోడ్ పెట్టి దాన్ని స్కాన్ చేసి నేను ఒక బిల్ అనేది తీసుకున్నాను సో ఎందుకంటే నేను అక్కడ బిల్ పెట్టేది నేను ప్రతీ ఒక్క రూపాయి కూడా నాకు రావడానికి